ఈ కాలంలో చాలా మంది చాలా పిల్లలు చాలామంది వాళ్ళ ఎక్కువగా ఫోన్లతోనే తమ సమయాన్ని గడుపుతున్నారు టీవీ చూస్తు సినిమాలను సినిమాలు అలా వాళ్ళ సమయాన్ని ఖాళీ సమయాన్ని ఎప్పుడు స్క్రీన్ల ముందే గడుపుతున్నారు కాని పాతకాలంలో అలాకాదు అందరం చక్కగా కలిసి బయట కూర్చుని కబడ్డీ కానీ ఖోఖో కానీ క్యారమ్ ఇలా అందరు కలిసి కట్టుగా ఆడుతు ఆడుకునేవారు కానీ ఇప్పటికాలంలో అలాకాదు ఎప్పుడు చూసినా ఫోన్లు స్క్రీన్ల ముందే కూర్చుని ఉంటున్నారు కానీ ఎప్పుడికైనా బయట ఆడుకుంటేనే మంచిది బయట ఆడుతుంటే అందరు కలుస్తు చక్కగా ఆడుకోవచ్చు అది ఎలా ఆడాలనే జ్ఞానం కూడా పొందవచ్చు క్రికెట్ అనేది గల్లీ క్రికెట్ అలా కబడ్డీ ఖో ఖో అన్నీ ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి బయట ఆడేవి అందరు చక్కగా కలిసి ఆడుకుంటే మంచిది ఆ సమ ఖాళీ సమయాన్ని ఇలా బయట గడిపితేనే చాలా మంచిగా ఉంటుంది సంతోషంగా ఆడుకోవచ్చు నలుగురితో కలిసి కానీ ఇప్పటికాలంలో అందరు ఫోన్లు ఫోన్లు టీవీలు ట్యాబ్లు అని ఇలా ఎన్నో వస్తువులు వచ్చాయి వాటిపైన ఎక్కువ దృష్టిపెట్టి ఆడుకుంటు ఉన్నారు పాతకాలంలో కా పాతకాలంలో అలా లేదు సాయంత్రం వేళ అయింది అంటే చాలు అందరు బయటకు వచ్చి చక్కగా అందరు కలిసి ఒక మూడు రెండు గంటలకి బయటకు వచ్చి తిని తాగి మంచిగా నీళ్ళు తాగి అందరు బయటకు వచ్చి చక్కగా కలుసుకుని ఏది ఆడుకోవాలి ఇది ఆడుకుందాం క్రికెట్ అన్నా కబడ్డీ అన్నా ఖోఖో అన్నా హైడ్ అండ్ సీక్ అన్నా ఇలా ఎన్నో దాగుడుమూతలు ఇలా ఎన్నో ఆటలు చక్కగా కలుసుకుని కలిసికట్టుగా ఆడుకునేవారు రాత్రి అయినా సరే చక్కగా మంచిగా అందరు కలిసి ఆడుకునేవారు పాతకాలంనాటి జ్ణాపకాలు చాలా మంచివి కానీ ఇప్పటి కాలంలో ఎప్పుడు చూసినా తమ సమయాన్ని స్క్రీన్ల ముందే గడుపుతున్నారు చాలామంది చాలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువశాతం స్క్రీన్ల ముందే తమ సమయాన్ని గడుపుతున్నారు తమ జీవితాన్ని మొత్తం స్క్రీన్ల ముందే గడుపుతు ఉన్నారు పాతకాలంలో చాలా చక్కగా బయట ఆడుకునేవారు అందరు కలిసి కానీ ఇప్పటి కాలంలో తమ సమయాన్ని ఎక్కువశాతం స్క్రీన్ ముందే గడుపుతు ఉన్నారు ఈ మొబైల్లో వీడియో గేమ్స్ అని ఇలా స్క్రీన్లకి అలవాటు పడిపోతున్నారు అప్పటికాలంలో కానీ ఫ్ ఇలాంటి ఫ్ స్క్రీన్స్ ఉండేవి కావు చక్కగా కూర్చోని బయట మంచిగా అందరు కలిసి కబడ్డీ కానీ ఖోఖో కానీ ఆడుకునేవారు ఇప్పటికాలంలో మొత్తం పిల్లలు అందరు స్క్రీన్లకే ఎగబడి పోతున్నారు ఇప్పటికాలంలో ఎంతోమంది తమ స్క్రీన్ల ముందే సమయాన్ని గడుపుతు ఉన్నారు అప్పటికాలంలో ఖోఖో అని కబడ్డీ అని ఇలా ఎన్నో ఆటలు ఉండేవి అందరు కలిసి చక్కగా ఒక చోట కూర్చుని గ్రౌండ్లో కానీ ఎక్కడో గల్లీలో కానీ అందరు కలిసి చక్కగా ఆడుకుంటు ఉండేవారు ఇప్పటి కాలంలో అది మొత్తం పోయింది తమ సమయాన్ని మొత్తం స్క్రీన్ల ముందే గడుపుతు ఉన్నారు అప్పటి కాలం క్రికెట్ అనేది చాలా మంచి ఆట అందరు ఒక ఇందులో పదకొండు మంది కలిసి పైన కీపరింగ్ అలా ఇలా వినియోగించుకుని చక్కగా ఆడుకుంటు ఉండేవారు ఇప్పటి కాలంలో అది లేదు అందరు తమ సమయాన్ని ఫోన్ల ముందు స్క్రీన్స్ టీవీల ముందు ఇలా ట్యాబ్ల ముందు లాప్టాప్స్ ఇలా ఎన్నో స్క్రీన్లు ఉన్నాయి తమ సమయాన్ని తా దాంట్లతోనే గడుపుతు ఉన్నారు అలా అనారోగ్యపాలు కూడా అవుతారు కొంతమంది తనకంటే స్క్రీన్లనే ఎక్కువ చూసి ఇలా చాలా సమస్యలు కూడా వస్తాయి పాతకాలంలో అలాంటి సమస్యలు ఉండేవికావు అందరు కలిసి బయట ఆడుకుంటు ఉండేవారు క్రికెట్ అనేది చాలా మంచిగా అందరు కూర్చుని చక్కగా నిలబడి ఫీల్డింగ్ అనేది చేసుకుంటు ఆడుకుంటు ఉండేవారు కలిసికట్టుగా ఆడుకుంటు ఉండేవారు ఆ ఆట్ ఆ కాలంలో అలాంటి సమస్యలు ఉండేవికావు బయట ఆడుకుంటు చాలా ఆరోగ్యంగా ఉండేవారు కలిసికట్టుగా ఆడుకుంటు ఉండేవారు క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇలా ఎన్నో ఆటలు ఆడుకుంటు ఉండేవారు సాయంత్రం వేళ అయింది అంటే చాలు అందరు ఒక దగ్గరకు చేరి వివిధ ఆటలు కలిసికట్టుగా ఆడుకునేవారు ఇప్పటి కాలంలో అలా లేదు అందరు తమ జీవితాన్ని స్క్రీన్ల ముందే గడుపుతు ఉన్నారు సా ఏ టైం అయినా సరే పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు చూసినా తమ జీవితాన్ని స్క్రీన్ల ముందే గడుపుతు ఉన్నారు పాతకాలంలో అట్లా లేదు క్రికెట్ని కబడ్డీని అందరు కలిసికట్టుగా మంచిగా ఆడుకునేవారు ఇప్పటికాలంలో మొత్తం పోయింది అది తమ జీవితాన్ని స్క్రీన్ల ముందే గడుపుతున్నారు ఎటువంటి సమయాన్ని అయినా మొత్తం స్క్రీన్లు ఫోన్లు ట్యాబ్లు సిస్టమ్ అని ఎన్నో వస్తువులు వచ్చాయి తమ సమయాన్ని ఎప్పుడు చూసినా స్క్రీన్ల ముందే గడుపుతున్నారు పాతకాలానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం చాలా మారిపోయింది తమ జీవితాన్ని మొత్తం స్క్రీన్ల ముందే గడుపుతున్నారు పాతకాలమే చాలా చక్కగా మంచిగా ఉండేది అందరు కలిసికట్టుగా ఆడుకునేవారు